నేను వంట చేయడం అయితే పదో తరగతిలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ట్రై చేశాను మామూలుగా ఎక్కువ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను కాబట్టి కానీ అది సరిగ్గా కుదరలేదు

సాల్ట్ అది ఎక్కువైపోవడం లేదా టేస్ట్ అది అంత ఇదిగా రాలేదు తర్వాత తర్వాత మెల్లగా వంటలు అవి చేస్తూ ఉండడంతో ఇప్పుడు ఇప్పటికీ కొంచెం టేస్టు అది కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కాని ఫస్ట్లో ట్రై చేసినప్పుడు మాత్రం వంట అయితే సరిగ్గా రాలేదు కొంచెం అలవాటయిన తర్వాత కొంచెం బాగానే వచ్చింది టెస్ట్ తర్వాత ఒక ముగ్గురికి నలుగురికి ఈజీగా వండగలను ఇప్పుడైతే ఫస్ట్లో అయితే ఆమ్లెట్ అది వేసేదాన్ని ఇప్పుడు అన్ని కర్రీసు వంట మాక్సిమం కొంచెం పర్లేదు అనే చెప్పచ్చు ముందైతే అప్పుడ అప్పుడైతే పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ మనకు ఆకలేసినప్పుడు కానీ అప్పుడు అయితే ట్రై చేసే దాన్ని ఇంట్లో ఎవరైనా ఉంటే మా మదరు లేదా పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళే వంట చేసేవారు వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే వాళ్ళు ఇంట్లో లేని సమయంలో ఎప్పుడైనా ఆకలది వేసినప్పుడు నాకు నేనే స్వయంగా వండుకొని తినేదాన్ని ముందు మొదట్లో అయితే సరిగ్గా వచ్చేది కాదు తర్వాత తర్వాత అలవాటు చేసుకోవడం వల్ల ఇప్పుడు కొంచెం బాగానే ఉంటాయి నా వంటకాలు